ఆరోగ్యకరమైన జీవన విధానానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సూత్రం ఏది దాన్ని మీ జీవితంలో ఎలా ఆచరణలో పెడతారు ఆరోగ్యకరమైన జీవన విధానానికి సంబంధించిన ముఖ్యమైన సూత్రం నా వరకు ఏదైనా ఉంది అంటే ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండడమే పుష్టిగా తిని ఉండడమే నా జీవితంలో ఏది ఆచరంలో పెడతాను అంటే ఎప్పుడూ ఎంత కష్టం వచ్చినా ఎంత ధైర్యంగా ఉన్న చిరునవ్వుతో అన్నిటినీ ఓడించుకుంటూ వెళ్ళిపోవాలి అదే నేను ఆచారంలో పెడతాను ఎప్పుడూ అలాగే ఉంటాను